చెప్పండి ఎవరండి అవునండి అవునండి అవునండి మీరెవరండి ఆహా చెప్పండి

ఓకే అండి ప్రస్తుతానికి ఇప్పుడు బయటే ఉన్నానండి నేను ఇప్పుడు ఫస్ట్ అయితే చూసుకొని వెళతాను అంటే ఎంతెంత వర్క్ ఉంది ఎలాంటి గొట్టాలు వెయ్యాలి అవన్నీ చూసుకొని వెళతానండి ముందు మీ ఇంటి అడ్రెస్సు లక్ష్మిగారి ఇంటి పక్కనదేనా అండి

ఆహా సరే సరే ముందు సరే అండి ముందు అడ్వాన్స్ కింద నాకొక నాలుగు వేలు కావాలండి అంటే గొట్టాలు ఇవన్నీ కొనడానికి నాలుగు వేలు కావాలి ఇప్పుడైతే నేను వచ్చి అన్నీ చెక్ చేసి వెళతాను ఎలాంటివి ఏమున్నాయి అవన్నీ కూడా పైప్స్ అవన్నీ ఏం తీస్కోవాలి అవన్నీ నేను ఈరోజు చూసుకొని రేపటి నుంచి మేము క్వాలిటీగానే చేస్తామండి అందులో ఏమీ అయితే మొత్తం అంతా చూడమంటారా అన్నీ చెక్ చేయమంటారా సరేనండి అయితే మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసి అన్నీ చేయడానికైతే ప్రస్తుతానికి నేనిప్పుడు జస్ట్ చూసి వెళ్ళిపోతాను ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో రేపు వచ్చి మొత్తం అన్నీ కూడా మీకు క్లియర్ చేస్తాను అంటే పండగ సీజన్ కదండీ మాకు కూడా కొంచెం వర్క్ అదీ ఉంటుంది ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా అవ్వచ్చనమాట అదేనండి నా వీలుని బట్టి ఎంత త్వరగా చేయగలనో అంత త్వరగా చేస్తానండి ప్రస్తుతానికైతే చూడ్డానికైతే వస్తాను బయటే ఉన్నాను నేను ఇప్పుడు కూడా పనిమీద వచ్చాము సరేనండి నాకు గొట్టాలవి చూసుకొని ఏం ఏం పడాతాయో మీరు తెప్పిచ్చినా పరవాలేదు లేదంటే నేను నన్ను తెచ్చుకోమంటే నాకు ముందు అడ్వాన్స్ కింద నాలుగువేలు ఇవ్వాలండి ఓకే అండి సరే